హలో చెప్పండి

సరే అండి దీనిలో ప్యారసిటీమాల్ రాసినారు ఇకా బీపీ షుగర్ ట్యాబ్లెట్లు ఇవి రాసినారు అండి మీకు బీపీ ఉందా అండి మామూలుగా ఎంత ఉంటుంది అండి మీ ఏజ్ ఎంత అండి ఫిఫ్టీ అయితే వన్ ఫార్టీ అది నార్మల్ అండి ఇంకా ఎక్కువ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అబోవ్ అట్లా ఉంటే ప్రాబ్లం ఏమైనా వన్ సిక్ఫ్టీ కానీ ఉంటుందా ఏం మీరు ఉప్పు ఎక్కువగా వాడతారా టెన్షన్ ఎందుకు పడతారు మేడం మీరు అలా ఎక్కువ టెన్షన్ పడద్దండి ఈ ఈ వయసుకి అది మామూలు వన్ ట్వంటీ అండ్ వన్ సిక్స్టీ అలా వచ్చినప్పుడు బీపీ ట్యాబ్లెట్ సగం వేసుకోండి డైలీ వాడద్దండి డే బై డే మార్చి వాడండి ఇంకా షుగర్ ట్యాబ్లెట్లు కూడా రాసినారు అండి అది ఎంత ఉంటుంది అండి మీకు

అలా అయితే ప్రొద్దన పూట ఎక్కువ మీరు ఇడ్లీ అలాంటి టిఫన్లు తినండి అన్నం అలా తినద్దండి అన్నం అలా తినద్దు అండి షుగరు బీపీ అనేవి ఎక్కువ వస్తాయి అండి ఈ వయసుకి ఫార్టీ ప్లస్ అలా అయితే ఎక్కువ రాగి రొట్టి జొన్న రొట్టి అలా తింటే రెండు బీపీ షుగర్ అన్నీ కంట్రోల్ అవుతాయి అండి

ఇంకా ఈ బీపి ట్యాబ్లెట్లు షుగర్ ట్యాబ్లెట్లు రెండు రెండు రాసి ఇస్తాను అండి అది వచ్చినప్పుడు వాడండి మీరు ఎక్కువ వాడదండి సరే మేడం ధన్యవాదాలు మేడం